నేను ఒక్కొక్కసారి ఏదన్న కుడదాం అన్నప్పుడు కొన్ని కొన్ని సాంప్రదాయంగా కొన్ని దుస్తులు అనేది తయారు చేయాలి అనుకుంటాను అంటే అబ్బాయిలు వచ్చేసరికి పంచి పంచలు ఉంటాయి కదా అంటే చిలకట్లలాగ వేస్తున్నప్పుడు ఒక పంచ అన్నది ఉంటుంది ఆ మోడల్ అలాంటి మోడల్లో కుట్టాలి అనుకుంటాను అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలాంటివి కుట్టాలి అనుకుంటాను అంటే ఇప్పుడు చిన్న పిల్లలు సాధారణంగా కుట్టలేరు అది మనకు రెడీమేడ్గా దొరికుతుంది బయట అలాగే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుడితే ఎలా ఉంటుంది అని నేను చాలాసార్లు ట్రై చేశాను అలాగే మా బావగారికి మా బావగారి వాళ్ళ అబ్బాయికి ఇద్దరికి కుడితే చాలా బాగా కుట్టాను అలాగే వాళ్ళు కూడా చాలా బాగా వేసుకున్నారు దాని పైన కుర్తా కూడా అలాగే కుట్టాను అంటే కొంచెం పొడుగుగా ఉండే కుర్తాను కుడితే ఆ రెండు వాటికి బాగా సెట్ అయ్యింది అది ఒకటి చాలా బాగా నచ్చింది మళ్ళీ ఇంకా అమ్మాయిలు విషయానికి వస్తే పట్టు లంగా జాకెట్టు ఇలాంటి చాలా మర్చిపోయారు అంటే అప్పుడు ఉండేవి మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఎక్కువ అలా అవి వేసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలందరు గౌన్లు వేసుకోవడం లేదా మిడ్డీలు వేసుకోవడం అలాంటి వచ్చాయి కానీ పూర్వకాలం పద్ధతిలో అయితే పట్టు లంగా జాకెట్ కానీ ఏదన్నా లంగా ఓణి కానీ ఇలాంటివి ఉండే పట్టు లంగా జాకెట్ కుట్టడానికి ఇప్పుడు ఎవరికి అంతగా తెలియదు దాని గురించి ఎవరో అయితే కానీ కుట్టనివ్వట్లేదు పట్టు లంగా జాకెట్టు కుట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది ఎందుకంటే కరెక్ట్గా ఆ ఆ మనిషి ఎలా ఉన్నారో అదే సైజులో రావడం ఆ అలాగే దాని మీద అల్లికలు పెట్టడం ఏదన్న డిజైన్ కానీ మగ్గం వర్క్ టైప్లో కానీపెడితే ఆ పట్టు లంగా జాకెట్టు కొంచెం ఓల్డ్గా అంటే ట్రెడిషనల్గా ఉంటుంది అదే విధంగా ట్రెండ్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది పట్టు లంగా జాకెట్ చిన్నపిల్లలకు అయిన పెళ్ళికాని అమ్మాయిలకు అయిన చాలా బాగుంటుంది పెళ్ళి అయిన అమ్మాయిలకి లంగా ఓణి అయితే చాలా బాగుంటుంది అలా లంగా ఓణిలో కూడా చాలా రకాలుగా కుట్టేదాన్ని అంటే జాకెట్ బ్లౌజ్ మాత్రం ఇటు కొంచెం వేరేగా కుట్టేదాన్ని అలాగే లంగ కూడా చాలా బాగా కుట్టేదాన్ని దాంట్లో కూడా కొన్ని రకాలు అనేవి ఉండేవి అలాగ కొన్ని స్టైల్స్ అనేవి నే నాకు నేను తెలుసుకొని కొన్ని లంగా ఓణిలు అలాగే పట్టు లంగా జాకెట్లు పంచలు అన్నీ కుట్టేదాన్ని